మీరు కొన్ని మొబైల్ ఫోన్ కంపెనీల పేర్లను మాకు తెలియజేయగలరా ఖరీదైన మొబైల్ ఫోన్లను కొనడం రోజువారి పనికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారా మీ ఫోన్ మీ జీవితాన్ని ఎలా సులభంతరం చేస్తుంది కొన్ని ఫోన్లు వివరాలు నోకయా ఓనీడా శాంసంగ్ వివో యాపిల్ ఎమ్ఐ రియల్మీ ఒప్పో ఐక్యూ కొనడం రోజువారి పనికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను మీరు మీ జీవితాన్ని ఎలా సులభంతరం చేస్తుంది దాదాపు పదహారు సంవత్సరాల క్రితం మొదటిసారి చరవాణి నా చేతికి వచ్చింది అప్పటికీ మా బంధువుల్లో చాలామందికి చరవాణి ఉంది నాకు స్థిరవాణి మాత్రమే ఉంది మా అక్క చెల్లెళ్ళు అన్నలు పిల్లలు చాలా సార్లు చరవాణి కొనుక్కోమని బతిమాలారు అప్పట్లో ఒక్కొ కాల్కి రెండు యాభై పైసల వరకు ఉండేది దాంతో ఎక్కువ ఖర్చు అవుతుందని భయపడి కొనలేదు ఓ రోజు మా చిన్న చెల్లయి వచ్చింది రెండు రోజులు ఉండి వెళ్ళిపోయింది తాను వెళ్ళాక చూస్తే చెల్లాయి చరవాణి మా మంచంపై ఉంది వెంటనే బావగారికి ఫోన్ చేశాను చెల్లయి ఫోన్ అందుకుంది ఏమిట్రా అన్నయ్యా అని ఫోన్ మా ఇంట్లో మర్చిపోయావు మర్చిపోలేదు కావాలనే నీ కోసం ఉంచేసాను నువ్వెలాగా కొనడం లేదు అందుకే అది ఏం చేస్తాం ఆ ఫోన్ వాడటం మొదలు పెట్టాను ఆ ఫోన్ నింజువలే కొత్త సొమ్ము చెల్లించాను ఆరు నెలలై ఆ ఫోన్ మూగబోయింది పదహారొందల రూపాయలతో మరో చరవాణి కొన్నాను నాలుగేళ్ళ నుంచి స్మార్ట్ ఫోన్ వాడుతున్నాను